హలో హలో బాగున్నాను అండి మీరు బాగున్నారా

అవును సరే అండి కానీ మీ మీరు అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారా అండి మీ అపార్ట్మెంట్లో కరెక్ట్ అండి కానీ మేము కొంచెం పద్ధతి గల వాళ్ళం అండి మేము పూజలు పునస్కారాలు బాగా చేసుకుంటాము మరి మాకు వేరే కులాలతో అట్లా వస్తే మాకు నచ్చదు అందుకని

ఏమో చూద్దాం అండి మరి ఏమంటారో ఏమో మా వారు మా వారు ఏమంటారో మరి మూడురోజులు అయితే మేము

అదే సరే

అదే చూస్తాను అండి మరి నేను మా వారిని అడిగిన తర్వాత మరి వెళ్దాం అంటే వెళ్దాం మరి మీ దగ్గర మేము వేరు మీరు వేరు కదా మరి మీ వాళ్ళలో రమ్మంటారా వద్దంటారా పోదామంటారో వద్దంటారో అడిగిన తర్వాత కరెక్ట్ కరెక్టే సరే సరే అండి నేను మా వారిని అడిగిన తర్వాత చెప్తాను మళ్ళీ కాల్ చేస్తాను